మా గ్రామంలో నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి బాగా ఉన్నాయి నీరు తాగడానికి బాగా ఉంటాయి ఇంటి ఇంటికి మాకు కుళాయిలు ఉన్నాయి నీటికి అయితే మాకు ఇబ్బంది లేదు సాగునీటి వసతి కూడా మాకు ఉంది బోర్లు వేసుకున్నాం దాని వలన సంవత్సరానికి మూడు పంటలు పండించడం జరుగుతుంది వరి జొన్న వంటి పంటలు మేము పండించడం జరుగుతుంది నీటి పారుదల సౌకర్యాలు కూడా మాకు బాగా ఉన్నాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది వాతావరణం కూడా మంచిగా ఉంది